మానవులుగా మనం రోజంతా అనేక విధాలుగా నీటిని ఉపయోగిస్తాము కొన్ని సాధారణ ఉదాహరణలో మొదటిది తాగటానికి నీరు మన జీవితానికి ముఖ్యమైనది ఎందుకంటే ఇది మన శరీరంలోని అన్ని జీవ క్రియలకు అవసరం మనం తగినంత నీరు తాగకపోతే డిహైడ్రేట్ అవుతాము ఇది తలనొప్పి మూర్ఛలకు దారితీస్తుంది అలాగే స్నానం మన శరీరాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది నీరు మన చర్మం పైన దుమ్ము మరియు కాలుష్యాన్ని కడగటానికి సహాయపడుతుంది మన చర్మాన్ని మృదువుగా మరియు తాజాగా ఉంచుతుంది అలాగే వంట శుభ్రపరచడానికి నీరు అవసరం వంటకు నీరు నీటిని ఉడికించడానికి ఆహారాన్ని కడగడానికి మరియు టీ మరియు కాఫీ వంటి పానీయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తాము అలాగే శుభ్రపరచడానికి నీరు మురికిని తొలగించడానికి మరియు భవనాలను వస్తువులను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాము పంటలను పెంచడానికి పంటలను పెంచడానికి నీరు ఎంతగానో అవసరం నీరు మొక్కలకు నీటిని అందిస్తుంది మరియు పంటని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది ఇది మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరం మనం రోజంతా అనేక విధాలుగా నీటిని ఉపయోగిస్తాము నీరు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం మరియు మనం దానిని విలువైన వనరుగా చూసుకోవాలి